ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు ఏడు లక్షల అరవై ఐదు వేల ముప్పై రెండు రూపాయలు మూడు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఎనిమిది లక్షల ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు రూపాయలు ఐదు లక్ష అరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రెండు రూపాయలు